చెప్పండమ్మా ఏమి కావాలి అదిగోండి చూడండి అమ్మ దానిమ్మకాయలు ఉన్నాయి ఆపిల్లు ఉన్నాయి ద్రాక్ష ఉన్నాయి నల్ల ద్రాక్షాలు ఉన్నాయి బత్తాకాయలు ఉన్నాయి కివి ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఏం కావాలంటే అవి ఆపిల్లు వచ్చి అమ్మ ఇప్పుడు కిలో నూట ఇరవై అమ్మ నూట ఇరవై ఉన్నాయి వంద ఉన్నాయి ఇదిగో ఈ పక్కన ఉన్నాయి చూసారా పెద్దవి అవి ఏమో నూట ఇరవై ఎదరు వేసాను చూసారా అవి ఏమో వంద రూపాయలు కిలో దానిమ్మకాయలు అంటారా దానిమ్మకాయలు వచ్చి కిలో కిలో అంటే నూట ఇరవై ద్రాక్ష ఏమో అర కేజీ ఎనభై కివి ఫ్రూట్స్ అయితే ద్రాక్షలు అవి కే అదేండి ద్రా అర కేజీ కేజీ అను కే కేజీ అను అదేండి ద్రాక్ష కేజీ ఎనభై అర కేజీ అన్నాను కేజీ ఎనభై

ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ

అవి నల్ల ద్రాక్ష కదండి నల్లగా ఉంటాయి ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయండి ఉన్నాయి కిస్మిస్ అనేవి కిలో అవి కిలో వందండి ఎనభై కాదు మరి

సరే అండి ఆపిల్స్ ఒక కేజీ ద్రాక్ష ఈ కిస్మిస్ ఒక అర కేజీ అన్నారు

నూట ఇరవై రెండు నలభై రెండు ఎనభై మూడు వందలు అవుతుంది అండి మూడు ఇరవై ఎంతో అయింది తగ్గించాను అండి మీకు మూడు వందలకి ఇచ్చాను ఏమన్న కావాలంటే అప్పుడప్పుడు రండి మనం మనం చూద్దాం అండి సరే అండి ఇదిగోండి